భారతదేశంలో విద్యా విధానం కొంచెం మంచిగానే ఉన్నాది కానీ ఇతర దేస్ దేశాలతో పోలిస్తే మన దేశం ఇంకా వెనుకబడి ఉన్నాది భారతదేశంలో చదువుల్లో ఉపాధ్యాయులు చదివించడానికి ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రావడం లేదు ఇంకా గవర్నమెంట్ కాలేజీల్లో స్కూల్స్లో కూడా వాటికి ఉన్న

అలవాట్లు ఏంటంటే పరిశుభ్రంగా ఉండటం లేదు ఏవి కూడా ఇతర దేశాలల్లో అక్కడ పాఠశాల మళ్ళీ వాతావరణం ఇంకా ఉచిత అన్నము అవన్నీ కాలంతో పాటు టైం టు టైం వాళ్ళకు చేకూరుస్తారు కానీ భారతదేశంలో పాఠశాలలో ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదు మళ్ళీ వారికి మిట్ట మధ్యాహ్నం భోజనం అనేవి సరిగ్గా ఇవ్వడం లేదు వారి యొక్క ప్రాంగణంలో ఉండే వాతావరణం అన్నీ కూడా ఒక్కొక్కటిగా రూప్ రూపురేఖలు చెందుతున్నాయి మనం మన పాఠశాలలో మన ఉపాధ్యాయులను మార్చుకోవాలి